పల్లెటూర్లలో వాగులలో చెరువులలో అలాగే నుయ్యిలో ఎక్కువగా పల్లెటూరి ప్రజలు చిన్న పిల్లలు యువకులు ఎక్కువగా ఈత కొడతారు ఈ ఈత కొట్టడం వలన శ్వాసేంద్రియాలు బాగా పని చేస్తాయి అదే విధంగా ప్రాణ రక్షణకు ఇబ్బంది ఉండదు మెయిను బాడీ ఫిట్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇది బాడీ ఫిట్నెస్కు ఆరోగ్యానికి ఎంతో అనువైనది ఇటువంటి కీళ్ళ నొప్పులు కానీ ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ ఉండవు